హలో చెప్పండి నేను చెప్పులు కొనుగోలు కోసం మాట్లాడుతున్నాను చెప్పండి మీ షాప్లో ఏ అంటే బ్రాండ్ ఏ బ్రాండ్ చెప్పలున్నాయి మీ దగ్గర వికెసీ ప్రైడ్ వాక్మేట్ వంటివి ఉన్నాయా ఆ దాని క్వాలిటీ మంచిగా ఉందా మాక్స్ ప్రైస్ ఎంత ఉంటుందండి హ సైజు సైజు వచ్చేసి సైజ్ వచ్చేసి ఎయిట్ సైజ్ వచ్చేసి ఎయిట్ బ్రాండ్ వీకేసి ప్రైడ్ గ్రే కానీ బ్లూ కానీ బ్లాక్ కానీ అంటే బెల్ట్ టైప్ త్రీ హండ్రెడా మ్మ్ సరేనండి త్రీ హండ్రెడు ఓకే లేదండి శాండల్స్ నార్మల్గా నార్మల్ వేర్ ఎంతుంటుందండి స్లిప్పర్స్ అది కూడా సైజ్ ఎయిటే ఆ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ